మా ప్రాంతంలోని స్కూళ్ళలో చరిత్రను బోధిస్తారు అవును అయితే అవి చరిత్రను తేడా ఏమిటి అంటే మా ప్రాంతంలో చరిత్ర అంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలని ఇప్పుడు చెప్పడాన్ని దాని చరిత్ర అంటారు అందువలన స్కూల్లో బోధించి చారిత్రక సంఘటనలు అంటే మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగులో జరిగింది రెండో ప్రపంచ యుద్ధం పంతోమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది అందువలన ఇలా జరగడం వలన రెండు ప్రపంచ యుద్ధాల వలన దేశం అల్లకల్లోలం అయిపోయింది ప్రపంచం మొత్తం అందువలన ఇలా స్కూళ్ళలో చరిత్రను బోధించి చరి భారతదేశంలో జరిగినటువంటి చరి చారిత్రక సంఘటనలు గురించి వాళ్ళు నిరంతరం జరుగు చెపుతు ఉంటారు అయితే ఇక్కడ అస్సాం రాజులు అంటే రాజులు పాలించారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పాలించారు అందువలన వాళ్ళు చారిత్రక సంఘటనల గురించి కూడా మనకు పాఠ్య పుస్తకాలలో ఉంది వాటిని మనకు ఉపాధ్యాయులు టీచర్లు మనకు నిరంతరం సోషల్లో బోధించడం అనేది జరుగుతు ఉంటుంది